మా ఊర్లో బస్సు సౌకర్యం ఉండేది కానీ చాలా తక్కువుగా ఉండేవి మేము ఎక్కడికి వెళ్ళాలంటే చాలాసేపు నిలబడి వెళ్ళే వాళ్ళం అలాగే మేము చిన్నప్పటి నుంచి మాకు నడక ఎక్కువ నడిచే అలవాటు ఉంది అలాగ మా పెద్దలు అలాగ నేర్పారు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచే వెళ్తాం చిలకలూరికి వెళ్ళాలన్నా అలా వెళ్తాం మాకు ఆరోగ్యం చూపించడానికి ఒక పది కిలోమీటర్ దూరంలో హాస్పిటల్ ఉండేది మేము ఏమన్నా కావాలన్న అక్కడికి వెళ్ళేది అలాగే విద్య కూడా పదిహేను మైళ్ళ దూరంలో ఉండేది అట్లా మేము వెళ్ళి చదువుకునేది ఏ మాకు ఎప్పుడో ఒకసారి బాధ అనిపించేది ఇలా ఉన్నవి ఇంత మా కూడా మంచిగా ఉంటే అయిపోవని అనిపించేది అలా చిన్నప్పుడు ఏం తెలియకపొయ్యేది అలాగా ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళం అలాగనే సాగుతుండగా మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మాకు కూడా చాలా బస్సులు ఉంటే మేము కూడా చాలా వేగంగా వెళ్ళేవాళ్ళం కదా ఇంతసేపు ఆగేవాళ్ళము కాదు కదా అనిపించేది అలాగే మేము అలా ఎదుగుతుందంగా వన్ టూ టెన్త్ ఊర్లో చదువుకున్నాము తర్వాత మాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన ఏజీలో మేము ఇలా ఉంటే సరిపోదు ఇలా ఉంటే జాబులు రావు మా ఆరోగ్యం ఎలా చూసుకోవాలి అని అనుకోని హైదరాబాదులో వెళ్ళ వెళ్ళ సాగాము రవాణా సౌ ద్వారా అట్లాగే వెళుతూ అక్కడ మేము చదువుకుంటున్నాం అప్పుడఅప్పుడు పైసలు ఉండక పోవడం అదొక బాధాకరమైన విషయం అయినా కానీ మేము చదువుకోవాలి ఉద్యోగాలని ఉంచుకోవాలి సాధించుకోవాలి తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి అని ఒక ఆ బుద్ధి ఉండేది అలా మేము మాకు కూడా మా ఊరు కూడా రవాణా సౌ స సమస్య రవాణా సౌకర్యం మంచిగా కలిపించాలని ఉద్దేశంతో నేను హైదరాబాదుకి వచ్చి చదువుకునేది అలా ముందుకు సాగుతూ వెళ్ళిపొయ్యేది అలా వెళ్తూ ఎప్పుడో ఒక నాడు ఆలోచనలు వచ్చాయి నేను కూడా పెద్దగా చెయ్యాలి జాబ్ చెయ్యాలి ఇలాగ ఓ దారిలో నడిపించాలి అనిపించేది అలాగే మా పక్క ఊరిలో కూడా మా సౌకర్యం ఉండేది కాదు వారు మా ఊరికొచ్చి వారు నడుచుకుంటూ వెళ్ళేది అలా వాళ్ళు కూడా నాకు చాలా సార్లు చెప్పేవాళ్ళు ఇలా బస్సు సౌకర్యం లేదు విద్యకు ఏంతో ఇబ్బంది అవుతుంది వాళ్ళ పిల్లలు బడిలోకి మావా రావాలంటే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలంటే అలాగ ముందుకు వెళుతూ ఏంతో కష్టపడేవారు అలాగే ఇట్లా సాగుతుండగా నాకెంతో బాగా అనిపించింది ఇట్లా ఉండంగా ముందుకు వెళ్తూ ఉండేది అలాగే ఉద్యోగ అవకాశాలు నేను కూడా ఉద్యోగం చెయ్యాలని గవర్నమెంట్ జాబ్ ఎంతో పట్టుదలతో ఉండేది అలా మా తల్లిదండ్రులు నేర్పేవారు అలాగే ముందుకు సాగుతూ ఉండే వాడ్ని నేను కూడా ఉద్య ఉన్న స్థాయిలో పెంచాలి అలాగే నేను కూడా ఒక మంచి జాబ్ చెయ్యాలని ఉండేది అలా ముందుకు సాగుతూ ఉండేను ఇలాగ సాగుతుండంగా ఏదో ఒక రోజు మనం కూడా అవుతాం మనం కూడా జాబ్ ఇప్పిస్తామని ఒక ఒక నాలో ఉప్పొంగన వచ్చేది అలా మా ఊరి బస్సు సౌకర్యం ఇప్పిస్తాను అనుకునేది ఉండేది అలాగ ఎదో ఆలోచన నా మనసులో తట్టేది అలా నేను మంచిగా అనుకునేవాన్ని ఎప్పుడో ఒకసారి ఇబ్బందులు చెప్పి ఏడ్చేవాడ్ని ఏడ్చేవాడ్ని కానీ ఆశను వదిలేయటం కానీ అలా నాలో గూస్బంప్స్ అనే ఉప్పంతులు రేగాయి అలా ముందుకు నేను సాగేటోడిని అలాగే నేను వెళ్ళేటోడిని ఇట్లా వెళ్ళి చాలా అనుకునేవి నేను చెయ్యాలి కచ్చితంగా బస్సు సౌకర్యం ఇప్పించాలి అలా అనుకున్నాను అలా ముందుకు వెళ్ళాలి అని అనిపించేది పట్టణాల్లో అరగోచించే ఎక్కువ డబ్బులుండేవే అని కొంచెం మంచిగా చూసేవారు అలా ముందుకు వెళుతూ మంచిగా ఉండేవాడిని అందుకు సరైన సదుపాయం కలిగించాలని ఉండేవాడిని ఎప్పుడో ఒక నాడు నేను కూడా ఒక విద్యను మంచిగా చెప్పాలి అవకాశన్నీ చేజార్చుకోవద్దని అవకాశన్నీ పెంచుకోవాలని ఉండేది అలాగ ముందుకు సాగేవాడిని అలా ముందుకు సాగుతూ నేను వెళ్ళేవాడిని అలా వెళుతూ చాలా అనుకునేవాడిని అలా వెళుతూ నేను కూడా ఒక ఆశ చూడాలని ఉండేవాడిని ఎక్కువ నేను ఉండేవాడిని చాలా అనుకునేవి కానీ అనుకున్న ఎమ్మటే కావు కాబట్టి నేను కూడా ఎంతో శ్రమించి శ్రమించి అనుకునేవాడిని అప్పుడప్పుడు అనిపించేది ఇవ్వన్నీ ఎందుకు మన లైఫ్ బాగాలేదు ఏదోకటి అనుకుంటే బాగుండు అనిపించేది కానీ అని మన ఊరి బస్సు సౌకర్యం అనేది ఎక్కువుగా లేకపోవడం నాలాగనే రేపుటి తరాలు కూడా చదువు లేకపోతున్నారు మంచిగా అందరు చదవాలి అందరు నా లాగా కావొద్దు ముందుకు సాగాలి చదువులలో ఆరోగ్యం కూడా మంచిగా చూపించుకోవాలి ఉండేది అలా ముందుకు సాగుతూ నేను వెళ్ళేవాడిని అలా ఉండి ఎంతో కచ్చితంగా నేను సాధించాలి అని అనుకునేవాడిని అలా నాలో ఉప్పొంగిన రెగెత్తేది అలా నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి సాధించాలి అని ఉండేది అలాగా ముందుకు సాగుతూ నేను ఎంతో కష్టపడ్డాను పడి తరవాత జాబ్ అవకాశం దక్కించుకోవడానికి ముందుకు సాగాను అలా నా ప్రయత్నాన్ని ముందుకు సాగించాను